హలో ఎవరు హలో చెప్పండి చెప్పండి సార్ అదేంటండీ మేము బాగానే చెప్తాము మా ఫ్యాకల్టీ అంతా బాగానే చెప్తారు అందరూ బాగా చెప్పిన ఫేకల్టీయే మేమేమి చేస్తామండీ మీ అదేంటిది ఇలా ఇగోండి క్లాస్ రిజల్టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అండి మీ అమ్మాయి చదవకపోతే మేమేమి చేస్తాము నైన్త్ క్లాస్ అది కాదు అది కాదు క్లాస్ అందరి క్లాస్ మొత్తం నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది క్లాస్ మొత్తంనైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అలాంటిది మీ మీ పాప ఒక్కదానికే రాలేదంటే నా తప్పు కాదు ఇంటి దగ్గర మీర్ మీరు చదివించండి మీరే మేము టీచ్ చేస్తాండి మేము టీచ్ చేస్తాము మేము టీచ్ చేస్తాము అంతే అంతవరకే అర్థమైందా మీరు చదవించుకోవాలి మీ పిల్లల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర అర్ధమయ్యిందా మేము టీచ్ చేస్తామమ్మా మేమే చేస్తాము చెప్తాము అంతే ఇప్పుడు అందరికి మేము అంద అందరికి అందరి పిల్లలకి ఒకేలా చెప్తాము మేము మీకు మీకు మీకేమైనా అర్ధమవ్ మీకేమైనా అర్ధమవుతుందా మీకు అర్ధమవుతుందా క్లాస్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అలాంటిది ఒక్కదానికి రాలేదంటే ఎవరు కారణం నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది మావల్లే అమ్మా ఎందుకు ఎవరు అంటే ఏంటండి మీరనేది ఇక్కడందరు వీళ్ళ ఉన్నోళ్ళందరినీ పట్టించుకుని మీ పిల్లల్ని పట్టించుకోలేదని అర్ధమా ఏంటి మీరు మాట్లాడేది అసలు ముందు మీరు అసలు మీరు అసలు చదువుకున్నరా చదువుకున్న పేరెంట్స్లా మాట్లాడుతున్నారా సరే సరేలే ఇంకొక సారి రిపీట్ అవ్వదులే చదివిస్తాము మార్చేండి ఓకే ఈసారి కాని రిపీట్ అవ్వడండి ఎందుకు మార్చేయడం ఓకే